నేను వంటకాలు నేర్పించే క్లాసులకువెళ్ళలేదు కాకపోతే నాకు నేర్చుకోవాలి అనుకునేది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ అంటే రోడ్డు మీద బళ్ళుపెట్టి హోటల్లో మంచి మంచి ఫుడ్లు తయారు చేస్తారు కదా అలాంటి వంటకం నేర్చుకోవడం నాకు చాలా బాగా ఇంట్రస్ట్ ఉంది ఎలా అంటే పిజ్జాలు బర్గర్లు అలాంటివి ఫారిన్ కంట్రీస్లో తినేవి ఏమైన కొన్ని నేర్చుకోవాలని నాకు ఆశగా ఉంది